అనుకోకుండా మా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ముందుగా మేము బాగోగులు అన్నీ కనుకున్ని కూర్చుని మాట్లాడుకుని చేసి మర్యాదలన్నీ చేసుకుంటూ ఉంటాము తినే సమయానికి మాకు కొన్ని మాకంటూ కొన్ని వారాలు ఉంటాయి ఈ వారం తినకూడని వారాలు కొన్ని తినే వారాలు ఉంటాయని మాట ఆదివారం అట్లా అయితే ఏం పర్లేదు ఈ మంగళవారం శుక్రవారం లాంటివి గురువారం లాంటి వారాలలో ఒకవేళ అతిధులు వస్తే కనుక వాళ్ళకి ఆ రోజు అతిధులన్నాక మర్యాదల్లో ఏదీ తక్కువ చేయకూడదు కాబట్టి ఆ ప్రకారంగా మేము వెజ్ బిర్యానీ పన్నీర్ బటర్ మసాలా లేకపోతే పన్నీర్ కర్రీ అలా చేస్తాం లేదు తినే వారం రోజునే వచ్చిన వస్తేనేమో అన్నీ అందరి ప్రకారంగానే చికెన్ బిర్యానీ లేకపోతే బగారా రైస్ చికెన్ కూర అట్లా చేస్తూ ఉంటామని మాట ఏదైనా మర్యాదల్లోకి తగ్గకుండా ప్రతిదీ వాళ్ళకి కావాల్సింది ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ప్రతి సౌకర్యం వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ చేస్తూ ఉంటాం వాళ్ళు అడిగింది సాయంత్రం పూట స్న్యాక్స్ గానీ పొద్దున వాళ్ళు లేచే వరికీ ఇల్లు అంతా శుభ్రం శుభ్రం చేసుకుని టీలు లేచేసరికి టీలు అన్నీ రెడీగా పెట్టేసుకుని టీ తాగిన తర్వాత టిఫిన్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళిష్టపడే టిఫిన్ తెలుసుకుని అదే టిఫిన్ చేయడం తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి టీ తాగడము ముచ్చట్లు పెట్టడము అతిధులన్నాక వాళ్ళకి చాలా కేసెస్లో అతిధులు ఎలా వస్తారు ఎక్కడ నుంచి చాలా దూరం నుంచి ప్రయాణించి వస్తారు కాబట్టి అదే ఫర్ సపోజ్ రాజమండ్రి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చిన అతిధులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బాగా ఫేమస్ ప్లేసుల్లో తిరగడం చూపించడం ప్రతిదీ ఉన్నన్ని రోజులు ఏదైతే వాళ్ళు చూడాలనుకున్నారో ఏది తినాలనుకున్నారో ఏది చెయ్యాలనుకున్నారో ప్రతిదీ వాళ్ళ అన్నీ కనుక్కొని ప్రతీది చేస్తామని మాట ఇంక మన బాధ్యత అన్నట్టే కదా వాళ్ళు ఉన్నన్ని రోజుల అతిధులన్నాక వాళ్ళకి ప్రతీ కావాలంటే అదీ సాయంత్రం కాగానే స్న్యాక్స్ మళ్ళీ ఇంకోసారి టీ ఈవినింగ్ నైట్ డిన్నర్ డిన్నర్ టైమ్ కాగానే వాళ్ళు డిన్నర్కి ఏదిష్టపడతారో అది ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఇష్టమైనది చేస్తూ వాళ్ళకి ప్రతీది చూస్తూ వాళ్ళ బాగోగులు మంచి చెడ్డలు కావాల్సింది ప్రతీది తెలుసుకొని మాట్లాడి అడిగి అన్నీ చేస్తానని మాట ఇంకా ఏమన్నా తీర్థయాత్రలకు గానీ ఇంకా ఏదన్నా ప్లేసెస్ లుంబిని పార్క్ ట్యాంక్ బండ్ అట్లా ఏదైనా నక్లెస్ రోడ్ ఇట్లా ఏమైనా ఉన్నయ్ చూడ్డానికి ఎగ్జిబిషన్ ఇట్లా ఏమైనా ఉన్నయి అంటే హిస్టారిక్ ప్లేసెస్ బిర్లా టెంపులు గోల్కొండ ఇట్లా ఏమన్నా వాళ్ళు కావాలి చూడాలి మేము ఒకసారి అక్కడికెళ్ళాలి ఈ టెంపుల్కెళ్ళాలి ఈ ప్రదేశానికెళ్ళాలి అక్కడుండాలి ఇక్కడుండాలి అక్కడ ఇక్కడ అక్కడ ఉండాలి అనుకునే ప్రతిదీ తీసుకెళ్లి చూపించడం గానీ ప్రతిదీ చెయ్యాలి కదా ప్లేసులన్నపుడు ఎక్కడికన్నా వెళ్ళేది ఏమైనా ఉంటే చక్కగా ప్ల్యాన్ వేసుకుని కూర్చుని దాని ప్రకారంగా అందరం పాటిస్తూ ప్రతిదీ పిల్లలు గానీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏది ఏ టైమ్కి వాళ్ళకి ఎప్పుడు ప్రతీది చెప్పి రాదు కాబట్టి పిల్లలన్నపుడు వాళ్ళకి ఏదోక అవసరం ఉంటూనే ఉంటుంది కాబట్టి స్పేర్లో మెడిసిన్స్ గానీ ఏదైనా పెట్టుకొని జాగ్రత్తలన్నీ తీసుకొని వెళతాం ఏదైనా తిరగడానికి అనుకుంటే పొద్దునెళ్ళి సాయంత్రం చుట్టాలొచ్చి అతిధులు అలిసిపోయి పడుకుంటారు గానీ మనం అయితే పడుకోలేం కదా ఎంత అలసట ఉన్నా గానీ మళ్ళీ మనం పొద్దున లేవాలి వాళ్ళకి తక్కువ చేయకూడదు కాబట్టి మన మన మన బాధ్యత ప్రకారంగా మనం పొద్దునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని వాళ్ళు లేచేవరికి వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఏదైతే ఉంటుందో అవి తాగేదైనా తినేదైనా రెడీగా పెట్టుకోవడం అలా వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏదైనా మాట రాకుండా మర్యాద చేయడం మన సంప్రదాయమన్నట్టు అనమాట రేపటి నాడు రేపు మనింటికే వాళ్ళింటికి మనం వెళ్ళినపుడు వాళ్ళు మనల్ని ఎంత బాగా చేసుకుంటారో చూడరో మనకి తెలియదు గానీ వాళ్ళు మన శత్రువులైనా మిత్రువులైనా అతిథుల్లాగా మనింటికి వచ్చినపుడు స్వీకరించి వాళ్ళకి తగినన్ని ప్రతీ అవసరం తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన సంతోషాలు అభిరుచులు అన్నీ కనుక్కుని చేస్తూ పోవాలని మాట అతిధులన్నాక కష్టాలుంటాయి సుఖాలుంటాయి అన్నీ పంచుకుంటూ మాట్లాడుకుని ఒకవేళ వాళ్ళు తిరిగే పరిస్థితిలో లేరు పెద్దవాళ్ళు వొచ్చారనుకోండి వాళ్ళతో కాలక్షేపంగా వాళ్ళ కోసం కావాల్సిన పాత కాలపు వాళ్ళనుకోండి సినిమాలు చూస్తారని మాట పాత కాలం సినిమాలు బ్ల్యాక్ అండ్ వైట్ సినిమాలు అలాంటివి పెట్టీయడం మనవడు మనవరాళ్లు అమ్మమ్మ తాతయ్య లాంటి వాళ్ళు వొచ్చారంటే మనవడు మనవరాలు రాగానే వాళ్ళు ఆడుకోవడం వాళ్ళతో మంచిగా ఉండడం ఆడడం పాడడం సాయంత్రం పూట షికారుకి పెద్దవాళ్ళైతేనేమో అతిధులుగా వచ్చినవాళ్లు పార్క్కి తీసుకెళ్లి అలా అలా వాతావరణం గానీ ప్రతీది వాళ్ళు కూడా అనుసరించుకుని వా వాతావరణాన్ని వాళ్ళకే అంగీకారంగా అంటే తిరగడం కానీ చూడడం కానీ ఆస్వాదించడం ప్రకృతిని ఏదన్నా విశాలంగా ప్రశాంతంగా ఉన్న ప్లేసులకి తీసుకెళ్లడం వాళ్ళని ప్రశాంతంగా ఉండేలా చేసుకోవడం చూసుకోవడం ప్రతిదీ మనపై ఉంటుంది బాధ్యత అతిధులన్నాక కూడా మన బాధ్యతే కదా వాళ్ళకి ప్రతిదీ చూడడం చేయడం అలా అని మాట అతిథులన్న తర్వాత వాళ్ళకి కావాల్సింది అన్ని ప్రతీది చేసుకోవడం మన బాధ్యత అనమాట పిల్లలైనా పిల్లలకి ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి కావాల్సింది చాకోలెట్లనీ బిస్కట్లనీ ప్రతిదీ ఇప్పించాలి ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఆ పిల్లల్ని ఎంత కాదన్నా గారాబం చేస్తారు అమ్మమ తాతయ్య అయినా పిన్ని బాబాయ్లైనా అత్త మావయ్య అయినా ఎవరైనా పిల్లల్ని గానీ వాళ్ళు కూడా ఒక చిన్న పిల్లల్లా మారిపోయి వాళ్ళతో ఆడుకోవడం ప్రతిదీ చేస్తూ ఉంటారనమాట ఇలా మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఎన్నో సాగుతూ ఉంటాయి అతిధులనే మనం దైవంగా కొలుస్తాం మనింటి కొచ్చినప్పుడు వాళ్ళకి రాగానే కాళ్ళు క్కోడానికి కాళ్ళకి నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుకున్న తర్వాత లోపలకి రాగానే టవల్ ఇవ్వడం టీ పెట్టీయడము టీ తాగని వాళ్ళకి జ్యూస్లు ఇవ్వడము అలా ప్రతిదీ ఏదైనా కావాల్సింది చేస్తూ వాళ్ళకి కావాల్సినవి కనుక్కుని వాళ్ళ ఇష్టాలు అభిరుచులు కనుక్కుని దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగానే మనం ఉన్న వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకి నచ్చినట్టు మాత్రమే మనం ఉండాలి అతిధుల దగ్గర ఒక చిన్న మాట రాకుండా మన ప్రవర్తనకైనా మన బిహేవియర్కైనా దేనికైనా మచ్చ రాకుండా ఉండడానికి చూసుకోవాలనమాట అతిథులు ఎవరైనా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించాల్సిన ప్లేసెస్ ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నా గానీ బిర్లా టెంపుల్ గోల్కొండ ఇట్లా ఏదున్నా ప్రతిదీ దగ్గరుండి చూపించాలి ఖర్చులది ఏదైనా మనం పెట్టుకోవాలి మన సంప్రదాయం ప్రకారం ఏదీ తక్కువ ఎక్కువ చేసుకోకుండా ప్రతిదీ మనం చూపించాలి చేయించాలి ప్రతిదీ మనం చూసుకోవాలి ఇంటికి రాగానే మనం అలిసిపోయి పడుకున్నామన్న పేరు మనకి రావద్దు ఎంత అలిసిపోయినా ఓపిక తెచ్చుకొని ఓపికతోని వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ వాళ్ళు లేచేసరికి అంతా శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకుని వాళ్ళకి కావాల్సిన పొద్దున్న టిఫిన్ టిఫిన్ టైమ్కి టిఫిన్ లంచ్ టైమ్కి లంచ్ డిన్నర్ టైమ్కి డిన్నర్ ఈవినింగ్ స్న్యాక్స్ టైమ్కి స్న్యాక్స్ ఏవైనా గానీ చేయడానికి మనం ముందుండాలి ప్రతీ దానికి ప్రోత్సహిస్తూ ఉండాలి వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉండి మన ఇంటికొస్తే ఆదుకోవాలి వాళ్ళకి ఆర్ధికంగా సహాయం కావాలంటే చేసుకోవాలి చుట్టాలున్నపుడు ఒకొక్కరికి ప్రతీది చేసుకుంటూ ఉంటేనే సంసారం ముందుకెళ్తుంది